భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాని సొంత ప్రత్యేక చీరలు మరియు విభిన్నంగా ధరి ధరించే శైలిని కలిగి ఉన్నాయి అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పు చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే మాకు దగ్గరలో ఉన్న మంగళగిరిలో మంగళగిరి పట్టుచీరలు అనేవి చాలా అందరికి తెలుసున్నది చాలా ఫ్యామస్ అయినవి ఇందులో వచ్చేసి చీరల తయారీ విధానంలో తెలుసుకోవాలని ఉత్సాహకత

అది అయిన తర్వాత ఫ్యాబ్రిక్ అంతా కూడాను ఏ బట్టలు అయితే ఆ బట్టని మొత్తంగా ఒక చోట సమకూరుస్తారు ఈ మగ్గాల మీద నేసేవి చీరలన్నీ కూడా చాలా నాణ్యతగా ఉంటాయి ఈ మంగళగిరిలో మనకి రకరకాలైన చీరలు లభిస్తూ ఉంటాయి అవి ఏంటంటే మంగళగిరి పట్టు సా పట్టుచీరలు కాటన్ చీరలు ఒక వీటికి వీటి ధర కూడా చెప్పుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చాలా భిన్నంగా ఉంటుంది